నేను యూట్యూబ్లో వంటల వీడియోలను పెడతాను ఇలా యూట్యూబ్లో వంటల వీడియోలను అందరికి అందించడం నాకు చాలా ఇష్టం దీనికి చాలా రకాల మంది నాకు వాళ్ళ అనుభూతిని తెలుపుతూ ఉంటారు దానికి చాలా ఆదరణ అనేది ఉంటుంది నా వంటల వీడియోలలో చాలా మంది వాళ్ళు వండిన తర్వాత ఎలా వచ్చింది బాగుంది అన్న విషయాలపై నాతో పంచుకుంటూ ఉంటారు అలాగే నాకు ఇంకా ఏమైనా సలహాలు అనేవి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా మార్పుల పై నా వంటకాలపై సలహాలను కూడా ఇస్తూ ఉంటారు అలాగే ఇంకా ఏవైనా విషయాలను నేను కొత్తగా నేర్చుకోవాలి అన్నా కూడా నాకు చాలా మంది నా వీడియోలు చూసిన తర్వాత నా వంటలపై నాకు తెలుపుతూ ఉంటారు అలాగే నేను కొత్త వంటకాలను చేయటం చెయ్యాలి అనుకున్నపుడు ఇది నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది ఇలా నా వంటకాలు చేసి వీడియోలలో అందరికీ సహాయపడటం నాకు చాలా బాగా నచ్చుతుంది